నమస్తే సార్ మీ రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేయాలని అనుకున్నాము మీ టోల్ ఫ్రీ నెంబర్కు మేము కాల్ చేయగా మీ డెలివరీ బాయ్ కాల్ ఆన్సర్ చేసి మాకు ఏ ఫుడ్ కావాలి అనేది ఆర్డర్ తీసుకొని ఆర్డర్ మీకు టైంకి రీచ్ అవుతుందని కూడా మాకు ఇన్ఫాం చేసారు దాన్ని బట్టి మేము ఆర్డర్ చేసాము ఎందుకంటే మా పేరెంట్స్ ఏజ్డ్ వాళ్ళకి ఇన్ టైం ఫుడ్ సర్వీస్ చేసి మరి ఈ టాబ్లెట్ ఏదైతే వేయాలని అనుకుంటున్నామో అది సరైన సమయానికి వేయాలి కాబట్టి ఒక సమయం మాకు కరెక్ట్ అనిపించి మేము ఆర్డర్ చేసాము మరి మీ డెలివరీ ఏజెంట్ ఏ రీతిగా అయితే కాల్ ఆన్సర్ చేసి సమయానికి ఫుడ్ చేరవేస్తాను అన్నారో అదే సమయానికి మాకు ఫుడ్ రిసీవ్ అయింది మీ డెలివరీ బాయ్ ఫుడ్ సమయానికి తీసుకొచ్చారు ఆ ఫుడ్ ఏంటంటే ప్యాకింగ్ అనేది కూడా చాలా నీటుగా ఉంది అలాగే మీ ఏజెంట్ యొక్క గ్రూమింగ్ కూడా అలాగే వే ఆఫ్ టాకింగ్ అనేది చాలా బాగుంది ఫుడ్ కూడా టేస్ట్గా ఉంది ఆ ఫుడ్ మా పేరెంట్స్కి సర్వ్ చేసినప్పుడు చాలా సాటిస్ఫై అయ్యారు ఎందుకంటే వేడిగా ఉంది అలాగే క్వాలిటీ అండ్ క్వాంటిటీ అండ్ టేస్ట్ కూడా చాలా బావుంది ఇన్ టైంకి కూడా మీ డెలివరీ బాయ్ తీసుకురావడం మా పేరెంట్స్కి తే చాలా బాగా నచ్చింది వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేసి సమయానికి నేను మెడిసిన్ అనేది ఇవ్వగలిగాను అందును బట్టి మీకు వందనాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీ ఏజెంట్ ఎవరైతే డెలివరీ బాయ్ ఉన్నారో ఆ డెలివరీ బాయ్కి నా మా యొక్క కుటుంబం నుంచి ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఇలాగే ఇంకా అన్ని సర్వీసెస్ కూడా సరైన సమయానికి ఫుడ్ డెలివరీ చేయాలని మేము కోరుకుంటున్నాము మేము ఎప్పుడు ఆర్డర్ చేసినా సరే ఇన్ టైంకి ఫుడ్ కలెక్ట్ అవుతుందని మేము ఆశిస్తున్నాము మేము మా ద్వారానే కాకుండా ఇంకా మా ఫ్యామిలీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి కూడా ఈ యొక్క హోటల్ కోసం ఫుడ్ ఎలా ఉంది అనేది మేము అయితే వారికి చెప్పి వారి ద్వారా కూడా ఇంకా ఆర్డర్స్ అయితే మీకు వచ్చేలాగా మేము చూడగలుగుతాము మాకు సపోర్ట్ చేసినందుకు మరి ఒకసారి మీకు మీకు మీ రెస్టారెంట్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము